మా సమూహంలో మంచి మంచి శిక్షణా కార్యక్రమాలు కొత్త ప్రయత్నాలు చాలా చేసారు నృత్య కళాకారులు దానివల్ల ఎన్నో మంచి మంచి ప్రదర్శనలు మెరుగుపరుచుకునే అవకాశానికి వాళ్ళు దారితీసాయి ఎందుకు అంటే ఇంతకుముందు సరైన శిక్షణ అనేది లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ శిక్షణలో శిక్షణ అనేది మెరుగులోకి రావడం వల్ల వాళ్ళు మంచిగా కొత్త కొత్త స్టెప్స్ నేర్చుకోవడం కొత్త కొత్త సాంగ్స్కి నాట్యం చేయడం అనేది వాళ్ళు ఇంకా ఇంకా ఎక్కువగా మెరుగుపరుచుకున్నారు మనం ఎప్పుడైనా సరే మనకున్న దాన్ని తెలివిని ఎప్పుడూ కాపాడుకోమని చెప్తున్నారు కాబట్టి మనం క్రమశిక్షణ విషయం అంటే శిక్షణ ఈ నృత్యక ఇందులో కూడా మనకు శిక్షణ ఇచ్చేటప్పుడు క్రమశిక్షణ అనేది కూడా నేర్పుతారు అవికూడా మనం చక్కగా నేర్చుకుని నాట్యం చక్కగా నేర్చుకోవడానికి వాళ్ళు మనకి నేర్పించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు నృత్య కళాకారులు మంచి మంచి నైపుణ్యం మెరుగుపరిచిన మంచి నాట్యం కూడా వారికి నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు